చెప్పండి ఎవరండి చెప్పండి ఏ విలేల్ లేండి చెప్పండి మ్యామ్ బ్లీచింగ్ వస్తుందా లేకపోతే డర్టీగా వస్తున్నాయా వాటరు అయితే మ్యాడమ్ ఏమి లేదండి ఇక్కడ చిన్న ప్రాబ్లం వచ్చింది మన పైప్ లైన్స్ వేసినాం కదా మ్యాడమ్ అక్కడ చిన్నగా లీకేజ్ అయింది ఆ లీకేజ్ ప్రాబ్లెమ్తో కొంచం వాటర్ అనేవి అందులో ఇది ఏంటి మన మట్టీ పడి కొంచం వాటర్ అనేవి అట్లా వచ్చినాయి మురుకిగా వచ్చినాయి దాన్ని మేము రెక్టిఫై చేసినాం అండి కొంచం ఒక టూ డేస్ ఒక వన్ డే అయితే ఈరోజుతో క్లియర్ అయిపోతుంది మ్యాడమ్

అయితే మ్యాడమ్ ఈ టూ డేస్ నుంచి అయితే ప్రాబ్లమ్ అయితే ఇది అక్కడ లీకేజ్ కొంచం వర్క్ నడుస్తుంది ఆ వర్క్ ప్రాబ్లమ్ వలన అట్లా వస్తున్నాయి ఏమో కానీ అంతకు ముందు అయితే మేము ఇక్కడ క్లోరినేషన్ చేసిన వాటర్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం కదా మ్యాడమ్ అయితే మ్యాడమ్ మీ విలేజ్కి వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే చూ చూస్తాము మా ఇరిగేషన్ వాళ్ళు ఉంటారు కదా ఆ ఏఇలను కన్సల్ట్ అవుతాం మ్యాడమ్ అయ్యి అయిన తరువాత మీ ప్రాబ్లమ్ అనేది మేము క్లియర్ చేస్తాం మ్యాడమ్ ఇంకా మ్యాడమ్ అయితే మ్యాడమ్ మనం నీ వాటర్ క్వాలిటీ ఎంత ఉందో బ్లీచింగ్ క్వాలిటీ కూడా అంతే వేస్తాము దా అంతే ఇస్తాము కానీ ఎక్కువ ఏమ్ రాదు మ్యాడమ్ అదే ఈ టూ డేస్ నుంచి అయితే ఈ వర్క్ నడుస్తుంది దాని వల్లన మీకు ఇబ్బంది ఏమైన కలగచ్చు కానీ ఇంకా వేరే ప్రాబ్లమ్ అయితే ఏమి లేదు మేము దాన్ని కూడా క్లియర్ చేస్తాం అండి సరే మ్యాడమ్ మేము మా ఏఇ గారిని మీ విలేజ్ ఎక్కడ కామాన్పూర్ మండలం మ్యాడమ్ మీది

ఓకే మ్యాడమ్ మేము ఇక్కడ ఏఇ గారిని ఒకసారి కన్సల్ట్ కమ్మని చెప్తాం అండి మీ దగ్గరకి మీ విలేజ్ ఏంది మ్యాడమ్ సభితం పెద్దపల్లి డిస్ట్రిక్ట్ సభితంలో వాటర్ క్లియరెన్స్ లేదని చెప్పేసి మేము కనుక్కొని మీ ప్రాబ్లం అనేది తెలుసుకొని మేము మళ్ళీ క్లియర్ చేస్తాం మ్యాడమ్ ఓకే ఓకే థ్యాంక్ యూ మ్యాడమ్